రోజు అంతటిలో నీరు చాలా అవసరమైనది నీరు జీవితం చాలా ముఖ్యమైనది నీరు లేకపోతే ఏ పని జరిగేది కాదు నీరు అనేది మనిషికి చాలా ముఖ్యమైనది ఇంటి అవసరాలకు ఇంటి పనులకు ఆఫీసులో నీళ్ళు తాగడానికి బయట క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ నీరు అవసరము నీటిని ఉపయోగించి బట్టలు ఉతుకుతారు నీటిని ఉపయోగించి చాలా అవసరాలు ఉంటాయి నీటిని బాత్రూంలో క్లీన్ చేసుకుంటారు స్నానం చేస్తారు మొత్తం నీటి నీటి నుంచి చాలా కరెంటు కూడా ఉత్పత్తి జరుగుతుంది నీరు చాలా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఎండాకాలంలో నీరు తాగితే ఆరోగ్యానికి హాని ఎంతో హాని జరగకుండా కాపాడుతుంది నీరు తాగుతున్న వాళ్ళ మనిషి బ్రతుకుతారు నీరు తాగడం వల్ల చాలామంది జనాలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీరు తాగుతున్న తాగుతూ చాలామంది జనాలు చాలా ఆరోగ్యంగా నీటి లెవెల్ పడిపోకుండా హాయిగా జీవిస్తారు దాంట్లో ఆక్సిజన్ లెవెల్ కూడా ఉంటాయి ఇక్కడ నీరు అనేది పైపులు నుంచి బావిల్లో నుంచి మినరల్ బాటిల్లో నుంచి చాలా కొనుక్కొని తాగుతారు ఇవి ఎక్కడ నుంచో నీటిని సప్లై చేస్తూ ఉంటారు ఒక పంపు నుండి కూడా మోటర్ మోటర్ ద్వారా నీరుని అందిస్తూ ఉంటారు ఇక్కడ నీరు తాగడానికి ఒక తాగడానికి బాటిల్ నుంచి ఫ్రిజ్లో కూడా పెట్టి చల్లగా నీళ్ళు తాగుతూ ఉంటారు ఈ జనాలు నీటిని ఉపయోగించి చాలా మంచిగా ఉపయోగించి అవసరాలకు తీర్చుకుంటారు